బ్రిటిష్లు తీసుకోలేకపోయారు ఆ నిజాములే పరిపాలించారు అందరికీ భారతదేశం అంతటికి స్వాతంత్రం బ్రిటిష్ వారు నుండెళ్ళి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడు వచ్చిన హైదరాబాద్ రాజ్యానికి మాత్రం సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన వచ్చింది తర్వాత స్వా స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ మా

మేమంతా తెలుగు మాట్లాడతాము ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు అని చెప్పి అందరిని కలిపి ఒక రాష్ట్రం చేశారు కానీ వ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే సీఎంగా ఉండడం వల్ల ప్రతిసారి మాకు ఏమీ అభివృద్ధి చేయలేకపోయారు జనాలు చాలా కష్టపడ్డారు రై కరెంటు ఫుడ్ తిండి రైతులకు ఏం చేయలేరు విద్యార్థులకు ఏమి చేయలేరు చాలా ఇబ్బందులు పడ్డారు స్వాతంత్రం వచ్చినాక కూడా తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు

కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇంకా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చాలామంది అమరవీరులయ్యారు విద్యార్థులు బలిదానాలు చేసుకున్నారు చాలా కష్టపడితే చాలా పన్నెండు సంవత్సరాల కష్టానికి తెలంగాణని స సపరేటు రాష్ట్రంగా ప్ర ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా భారతదేశంలో ఏర్ప ఏర్పరిచారు దానికి ప్ర దానికి మొదటి ఎలక్షన్లలో కేసీఆర్ గారు ప్రధాన్ చీఫ్ మినిస్టర్ అయ్యారు ముఖ్యమంత్రి అయ్యారు తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ చా రెండువేల పద్నాలుగున తర్వాత తెలంగాణ చాలా డెవలప్ అయింది అభివృద్ధి చెందింది పది రాష్ట్రాలు పది జిల్లాలు ఉన్న తెలంగాణ ముప్పై మూడు జిల్లాలుగా మారింది అందులో మాది ఒక జిల్లా నిర్మల్ జిల్లా మొదట్లో అది అదిలాబాద్లో ఉండేది ఏమి లేకుండా అడవిలో ఉండుకుంటా ఏం లేదు ఏం డెవలప్మెంట్ లేదు అందరూ చాలా ఇబ్బందులు పడ్డారు తినడానికి కరెంట్కి చాలా కష్టపడితే వచ్చింది తెలంగాణ ఇప్పుడు సపరేట్గా తెలంగాణ అయి అందులో సపరేట్ డిస్టిక్లు అయ్యాయి చాలా స్కీమ్స్ తీసుకొచ్చారు రైతుల కోసం అందరి కులాల కోసం చాలా అభివృద్ధి చేశారు రెండు వేల పద్నాలుగు నుండెళ్ళి రెండు వేల ఇరవై మూడు వారికి చాలా అభివృద్ధి చెందింది ఎక్ ఎట్లనో ఉండే తెలంగాణ ఇప్పుడు చాలా చూడ అద్భుతంగా ఉంది ప్రతి ఒక్క జిల్లా అభివృద్ధి చెందింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఎలక్షన్లో జరిగినప్పటికీ అభివృద్ధిని చూసి మళ్ళీ ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారిని గెలిపించారు అప్పటినుండెళ్ళి ఇంకా చాలా డెవలప్ అయింది చాలా సెక్టార్స్లలో డెవలప్ చేశారు ఐటీ సెక్టార్

రాష్ట్రం ఇంత ఇంత తొందరగా డెవలప్ అయిన రాష్ట్రంగా గుర్తించారు దీని అంతటికి కారణం కేసీఆర్ గారు ఇంకా జనాలు చాలా కష్ట తెలంగాణ రాకముందు చాలా కరెంటు కోసం కష్టపడేవారు ఇరవై నాలుగు గంటలలో రెండు మూడు గంటలు కరెంటు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మొత్తం ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తున్నారు

చాలా చాలా స్కీములు తీసుకొచ్చారు దానివల్ల తెలంగాణ రాష్ట్రం బాగా డెవలప్ అయింది హైదరాబాద్ మొత్తం యూఎస్ ఇంటర్నేషనల్ సిటీస్గా డెవలప్ అయింది చూడ్డానికి కూడా ఇంటర్నేషనల్ సిటీల అయింది హైదరాబాద్ రోడ్స్ బస్సులు ప్రయ ప్రయాణ సౌకర్యాలు అన్ని సౌకర్యాలు చాలా బాగా చేశారు అన్ని రంగాలలో ముందుకెళ్తుంది ఇప్పుడు తెలంగాణ రావడం వల్ల చాలా మంచి జరిగింది చాలా బాగా ఆనందంగా ఉన్నారు జనాలందరూ ఇది మా తెలంగాణ